మా స్థానిక న్యూస్ పేపర్లో కొన్ని కొత్త ఆవిష్కరణల గురించి తెలియచేసారు అది ఏమిటంటే ప్రభుత్వం పీఎం నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకం ఏర్పాటు చేసారు దీనికి మూడు లక్షల రూపాయల లోను అందించి దానికోసం నాలుగు నలభై పైసల వడ్డీని తీసుకుంటారు మహిళలకు ఫ్రీ ట్రైనింగ్ ఇప్పిచ్చి కుట్టు మిషన్లు కూడా అందచేస్తారు కేంద్ర ప్రభుత్వంలో

ఇంకా గృహంలో ఖాళీగా ఉండే మహిళల కోసం రెండు వేల ఐదొందల రూపాయలను కూడా ఇవ్వనుందని పేపర్లో ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ స్కీమ్ల వల్ల మహిళలు చాలా ఆదాయాన్ని పొందుతున్నారు ఉచిత ప్రయాణం వల్ల వాళ్ళకు చాలా ఆదాయము మిగులుతుంది ఎంతో లబ్ది పొందుతున్నారు మరియు ఇంకా చాలా స్కీమ్లను ప్రజలకు అందించడం వల్ల వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు అని పేపర్ ప్రకటన ద్వారా ప్రభుత్వం వారు ప్రజలకు అందచేస్తున్నారు